హలో బైక్ రెంటలా అండి మేము మాకు తిరువూర్లో ఒక వన్ మంత్ దాకా బైక్ కావాలండి రెంట్కి వన్ మంత్ వన్ మంత్కి ఫిఫ్టీన్ థౌసండ్ అవుతుందా మాకు కొంచెం తగ్గడానికి ఏముండదా అండి ఓకే అండి ఓకే ఓకే అండి ఓకే అండి ఒకటే ఒకటే ఓకే అండి ఇంకేం మీకు ఏమన్నా ఏమన్నా కావాలా అండి ఇంకా రిక్వైర్ అడ్వాన్స్ ఎంత కట్టాలి ఓకే అండి ఓకే ఓకే నేను ముందే బుక్ చేసుకుంటాను ఓకే అండి లేదులే రి మాకు రిజిస్ట్రేషన్ ఏమన్నా ఉండదా అండి అంటే ఓకే అండి ఓకే అండి మేము ఎల్లుండి ఎల్లుండి అక్కడికి వచ్చి బుక్ చేసుకోవచ్చా లేదంటే ఇప్పుడు ఇప్పుడే బుక్ చేసుకోవాలా

ఓకే థ్యాంక్ యూ అండి